యోగ అనేది ఎక్కువగా చిన్నపిల్లలు వయోవృద్ధులు యవ్వనములో ఉన్నవారు అందరూ కూడా చేస్తూ ఉంటారు అయితే కొంతమంది యోగాను ఎక్కువగా పట్టణాల్లో నగరాల్లో ఉన్నవారు ప్రశాంతమైన వాతావరణములో పార్కుల్లో చేస్తూ ఉంటారు అక్కడ ఎక్కువ మంది కలిసి ఉండటం వల్ల ఒకరికి ఒకరు సహాయంగా సమూహంగా చేసుకుంటూ ఎక్కువగా యోగా చేస్తూ ఉంటారు అయితే ఈ యోగా చేసేటప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరూ కలిసి చిన్నపెద్దా అందరూ మాట్లాడుకుంటూ వాళ్ళ మధ్య సోషల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది దీని వలన ఇతరులతో సంబంధాలు కూడా మనకు పెరుగుతూ ఉంటాయి మనకు అవసరాలకి తీరే విధంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ యోగ చేయటం వలన అందరూ కూడా మనకి స్నేహితులుగా బంధువులుగా మనకి పరిచయం అవుతూ ఉంటారు ఇందువలన యోగ సాధన అనేది ఒక విధమైన సోషల్ ఇంటరాక్షన్తో కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది